చేపల వేటకి అనేది మగవాళ్ళు వెళ్తారు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళరు ఆడవాళ్ళ వచ్చే ఉండే ఓ ఆ ఉపయోగం ఏంటి అంటే మగవాళ్ళు వేటకి వెళ్తే దగ్గర దగ్గరగా పదిహేను రోజులు నెల మూడు నెలలో రెండు నెలలో అంత టైం పడుతుంది ఈ లోపు ఆ సమయం అంతా ఇంటి దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత అన్నీ కూడా ఇంటి దగ్గర ఆడవాళ్ళే చూసుకుంటారు అది కాకుండా ఆడవాళ్ళకున్న కొన్ని ఇబ్బందుల వల్ల వేటకెళ్ళి అక్కడ ఇబ్బందులు పాలవకుండా ఇంటి దగ్గర మగవాళ్ళు ఎలాగ వేటలోని ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర ఉండి అన్ని సౌకర్యాలు చూసుకో పిల్లల్ని వంట కార్యక్రమాలు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం అవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు క్రమంలో ఆడవాళ్ళు వెళ్ళడం అనేది లేదు ఇప్పటికొచ్చి అడవాళ్ళు వేటకి వెళ్ళడం చేపలు పట్టడం అనేది లేదు జరగలేదు ఎందుకంటే ముందు మాట్లాడుకున్నట్టుగా మనం చేసే ప్రతి ఈ ఇదిలోని